లేదు నాకు లైబ్రరీ సభ్యత్వం లేదు నేను ఇప్పటికీ చాలా పుస్తకాలు చదివాను అందులో నాకు నచ్చినవి మహాభారతం మరియు అమ్మ డైరీలో కొన్నిపేజీలు నేను ఈ పుస్తకాలని ఆన్లైన్లో తీసుకున్నాను ఇవి నాకు బయట మార్కెట్లో మరియు లైబ్రరీలలో దొరకలేదు అమ్మ డైరీలో కొన్ని పేజీలను అమెజాన్లో తీసుకున్నాను అలాగే మహాభారతం ఏడు పుస్తకాలను గీతా ప్రెస్ అనే వెబ్సైట్ నుండి తీసుకున్నాను నాకు ఒక మహాభారత పుస్తకం నాలుగు వందల రూపాయలు పడింది అలాగే ఏడు పుస్తకాలకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయ్యింది ఈ పుస్తకాలను లైబ్రరీలలో మరియు మార్కెట్లోకి తీసుకు వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అలాగ అయితే నాలాంటి చదవాలి అని ఆశ ఉండి కొనలేని వారు కూడా వాటిని చదవవచ్చు